హలో నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాం సార్ సార్ మన స్కూల్లో పియోన్ రాము గారు ఉన్నారు కదా ఇటీవల కొంత గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది సారు ఏమైన్నా సమస్య ఉందంటారా అ ఆయనతో మాట్లాడారా ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆ అయ్యో ఆ నిజమే మన స్కూల్లో పనివేళ్ళలో చాలానే పని పెరుగుతుంది ఆయనకు ఎలాంటి సహాయం చేయొచ్చో మరి ఆలోచించాలి సార్ మనమే మ్మ్ అలాగే సార్ విద్యార్థులకు పరిశుభ్రత గురించి బాధ్యత మనమే నేర్పించాలి మరియు వాళ్ళే తమ తరగతి గదులను శుభ్రంగా ఉంచుకుంటే రాముగారి పని కొొంత తక్కువ అవుతుంది కదా అవును సార్ ఆ విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్ళాలి అంతేకాదు రాముగారికి మానసికంగా మద్దతుగా ఉండాలి సార్ మనం సరే సార్ అయితే రేపు రాము గారితో ప్రత్యేకంగా మాట్లాడుదాము ఆయనకు ఏం కావాలో తెలుసుకని ఏం చేయగలము నిర్ణయిద్దాం మరి తప్పకుండా సార్ మనం రాము గారి కష్టాలను తీర్చేందుకు ఎంతవరకు సహాయం చేయగలమో చూద్దాము సరే సార్ రేపు స్కూల్లో కలుసుకుని మాట్లాడుకుందాం దీని గురించి చర్చ చేసుకుందాం ఓకే ఓకే సార్ సరే సరే సార్ మరి ఉంటను